నేను ఇప్పుడు విజయవాడ అనే ఒక నగరం గురించి చెప్పబోతున్నాను విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా రెండో పెద్ద నగరం ఇది ఎన్టిఆర్ జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉంది దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజకీయ రవాణా సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది మెద్రాసు హౌరా మెద్రాసు ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడది విజయవాడ ప్రస్తుత నామం ఇక్కడ అధిష్టానత దేవత కనకదుర్గ అమ్మవారి మరో పేరు విజయవథిక ఇక్కడ నుంచి వచ్చింది ఎండాకాలలో మండిపోయి ఎండ ఇక్కడ ఎండలకు చూసి కట్టమంచు రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నారు మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావారికి వచ్చినప్పుడు వేద వ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని సంపాదించడానికి అజిజి అర్జునుడిని ఎన్నుకుంటారు ఇంద్రకాళీ ఎత్తుపై ఘోరమైన తపస్సు చేయగా శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు ఆ పరీక్ష మేరకు మాయా మృగాన్ని ఒకదాని సృష్టించి అర్జునుడు తాను ఒకసారి దాన్ని బాణాలతో కొట్టేలా చేస్తాడు

దీనికి మూలాలు లభించవు విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రచుర్యం చందగా పూర్వం దీనిని బెజవాడ అన్న పేరుగా ఉంది ఇక్కడ శాసనాల్లో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసన కొండవీరుల్ని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బెజవాడగానే పేర్కొన్నాయి అర్జునుడు విజయవాడ ఇంద్రకీలాద్రి శివునికై తపస్సు చేసి కిరాత రూపంలో శివుడితో పోరాడుగా చెప్పే స్థలపురాణం ఉంది దీనికి విజేయుడు ఉన్న అర్జునుడి పేరు మీద కాని విజయవాడ వచ్చిందని చెబుతారు అర్జునుడి పాశుపత అస్త్ర సంపాదన జరిగింది జరిగిందనే స్థల పురాణం వివరించి

కొండపల్లి అడవులు విజయవాడ నగర పశ్చిమ సరిహద్దుల్లో పదకొండు కిలోమీటర్ల దూరాన కొండపల్లి రిజర్వ్ అడవులు ఉన్నాయి జనాభా గణాంకాలు జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రెండో పెద్ద నగరం చదరపు కిలోమీటర్లు ముప్పై ఒక వేల రెండు వందలు జనసంద్రంతో ప్రపంచంతో ఎక్కువ జన సంద్రత గల నగరాలలో మూడవది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం విజయవాడ పట్టణ జనాభా లక్ష ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు దీనిని పురుషుల సంఖ్య యా ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మొత్తం డె ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ముప్పై ఎనిమిది అక్షరాస్యులు ఉన్నారు ఇది జాతీయ సగటు డెబ్బై డెబ్బై మూడు పర్సెంట్ కంటే ఎక్కువ మతం భాష నగరంలో వాడబడే భాష ప్రధానమైన భాష తెలుగు కీలకమైన భౌగోళిక స్థానాల్లో నెల నెలకొని ఉండడంతో విజయవాడ పలు వ్యాపార వ్యాపారాలకు కేంద్రం అయ్యింది నీటి వరద సౌకర్యాలకు పెరిగి వ్యవస్థ ప్రధాన జిల్లాలుగా రూపుదిద్దుకున్న కోస్తా ఆంధ్ర జిల్లాకు రవాణా పరంగా కేద్రమైన విజయవాడ సహజంగానే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అయ్యింది చెరుకు వరి మామిడి పంటలు ఉత్పత్తుకు ఇది చాలా పెద్ద వాణిజ్య కేంద్రం ఇందుకు తోడు వినియోగదారుల అవసరాలు తీర్చే వర్తకం రవాణా ప్రయాణ విద్య వైద్య సదుపాయాలు నగరం వ్యాపారానికి పట్టుకొమ్మలు ఇంకా మోటార్ వాహనాలు విడుభాగాలు ఆటోనగర్ ఇనప సామాన్లు గృహ నిర్మాణ సామాగ్రి దుస్తులు తయారీ మరికొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి అధిక వ్యాపారం పాత నగరం భాగం వన్ టౌన్ కాలేశ్వర మార్కెట్లో జరుగుతుంది తెలుగు సినిమా నిర్మాణం మొట్టమొదట మె మెద్రాస్లో తర్వాత హైదరాబాద్లో కేంద్రీకృతమైన తొలినుంచి పంపిణీ వ్యవస్థకు విజయవాడ కేంద్రంగా నిలిచింది రెండు దశాబ్దాల పాటు ఇబడిబడిగా తెలుగు సినిమా పంపిణీ వ్యాపారం జరిగింది నవయుగ పిక్చర్స్ పూర్ణ పిక్చర్స్ అన్నపూర్ణ ఫిలిమ్స్ లక్ష్మీ పిక్చర్స్ లక్ష్మీ చిత్ర రాజశ్రీ విజయ వంటి పంపిణీ సంస్థలు ఇక్కడ ఉన్నాయి